పూర్వం మనకు ప్రభుత్వం ద్వారా ఏమి లేకపోతుండేది డ్రైనేజులు రోడ్సు వాటర్ సప్లై ఇలాంటివి ఏమీ మనకు సరిగ్గా లేకపోతుండే కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు నీటి ప్రభుత్వం ఏమో ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్నీ రాష్ట్రాలకు ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాలకు ప్రతి ఒక్క రాష్ట్రంకు ఒక్కొక్క సీఎం చీఫ్ మినిష్టర్ ని గవర్నమెంట్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్టేట్కి ఏఏ అవసరాలున్నాయో ఏమేమి కావాలో ప్రతి ఒక్క వసతులు ఏర్పాటు చేస్తుంది రోడ్లు ఎలాగంటే రోడ్లు వాటర్ నీళ్లు డ్రైనేజులు మనీ పించెన్లు ఇలాంటివి ప్రతి ఒక్కటి ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తుంది గవర్నమెంటు ప్రతి ఒక్క రాష్ట్రాల గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్కరికి హెల్ప్ సహాయపడుతుంది గవర్నమెంటు భారత దేశంలో ఎన్నో విధ విధాల సమస్యలు ఉండేవి రోడ్లు వాటర్ సప్లై ఇల్లు లేకపోవడం సరిగ్గా ప్రజలకు అనారోగ్యంతో గురవ్వడము వైద్యశాల అవై వైద్యాలు వ వైద్యం సరిగ్గా అందకపోవడం ప్రజలకి ఎన్నో రోగాలతో చాలా మంది చనిపోయారు అయితే ఇదంతా గవ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం చాలా విధాలుగా హె అలోచించి వైద్యశాలలు ఇలాంటివి ఎన్నో ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తుంది ప్రజలకి ఇంకా రోడ్లను బాగుచేపిస్తుంది పెంక్షన్లు పెంక్షన్ కుడా ఇస్తుంది ముసలి వాళ్ళకి ఎవరైతే రిటైర్ అయితున్నారో ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇండ్లు ఇండ్ల కోసం అప్లై చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవడానికి వాళ్ళు సహాయ పడుతుంది గవర్నమెంటు ఇంకా వాళ్ళకి ఎన్ ఎంతో ఎంతో మందికి ఇల్లు కట్టిస్తుంది గవర్నమెంటు డబల్ బెడ్ రూమ్ ఫ్లాటని ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది ఇంకా వాటర్ సప్లై నీ మంచి నీళ్ల సరఫరా అంద అందచేస్తుంది పైప్ లైన్స్ ద్వారా వాటర్ పైప్ లైన్స్ ద్వారా ఇంకా ఎన్నో పరిష్కారాలు చేస్తుంది ప్రభుత్వం ప విద్యాశా విద్యాశాకలకు ఇంకా విద్య అంద అందచేస్తుంది గవర్నమె ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాలను పాఠశాలలను కళాశాలలను ఎన్నో ఇలాంటివి కట్టించి ఇలాంటి ప విద్యాశాల పాఠశాలలతో పిల్లలకు పెద్ద డిగ్రీ చదివే వాళ్ళకి ఇంటర్ చదివే వాళ్ళకి స్కూల్లో స్కూలల్లోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ గోల్స్ రీచ్ అంది రీచ్ అవ్వడానికి ఎంతో సహాయపడుతుంది వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగేం ఎదిగేందుకు గవర్నమెంట్ ఎంతో సహాయపడుతుంది రోడ్లు కూడా బాగుచే బాగు చేస్తుంది ఇంకా ఇంకా ఆహారం ఆహార పథకం కింద ఎన్నో ఇస్తుంది ప్రజలకు ఇంకా రేషన్ బియ్య బియ్యమిస్తుంది రూపాయికే కిలో బియ్యమని వచ్చింది ఇప్పుడేమో ఉచితంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎన్నో పప్పు ఇంకా దినుసులు ఎన్నో ఆహార పదార్థాలను ఫ్రీగా ఇస్తుంది రైతులకి కూడా రైతులకి కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో సీఎంస్ సీఎంలు అందరూ ప్రతొక్క రైతులకు సహాయ పడుతున్నారు వాళ్ళకి రైతు బంధు అనేటివి ఇలాంటి స్కీమ్సు ద్వారా ఎంతో హెల్ప్ చేస్తున్నారు సహాయ పడుతున్నారు ఇలా ఎన్నో స్కీమ్సు ద్వారా ప్రజలకు సాహాయ పడుతున్నాయి ప్ర ప్రభుత్వాలు పేద పేద వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ ఇంట్లో ఇండ్లల్లో ఏదైనా సమస్యలుంటే కూడా గవర్నమెంట్కి కూడా ద దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇంకా పెళ్ళి షా షాదీ ముబారక్ అనేది ముందు ఉండేది అయితే పెళ్ళి అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి బయటికి పంపించాలి అన్న దాంతోటి షాదీ ముబారక్ని పెట్టినారు దాని ద్వారా ప పబ్లిక్కి ప్రజలకు సహాయపడుతున్నారు ఇంత దా లక్ష్మి అలా ఎన్నో స్కీమ్స్ ద్వారా ఇలా సహాయపడుతున్నారు ప్రభుత్వం పిల్లలకు పెద్దలకు ఎలా ఎలాంటి విధంగానైనా సహాయపడుతుంది